అలా ఉంటే కనుక నా గొంతు కూడా శుభ్రంగా ఉంటుంది అలాగే పాడటానికి కూడా వీలుగా అనిపిస్తుంది అలాగే ఇంకా ఏంటంటే నా గొంతు మంచిగా ఉండటం వలన ప్రతీ ఒక్కరికి నేను నన్ను ఇష్టపడతారు అలాగే ఇంకా ఏంటంటే నా పాటలు కూడా ఇష్టపడతారు అందుకే నేను నా పాటల్ని నా నేను పాడే విధానాన్ని మాత్రం ఎప్పటికీ మార్చుకోను నా గమనాన్ని నేనైతే చేరుకోవడానికి ఖచ్చితంగా సహాయం నేను తోచినంత నాకు నేను ఏదైతే చేరుకోవాలి అనుకుంటానో అది చేరుకునేలా చేస్తాను చేసుకుంటాను